నా దగ్గర లైబ్రరీ లేదు కానీ నా ఊర్లో ఒక చిన్న పబ్లిక్ లైబ్రరీ ఉంది నాకు ముఖ్యంగా నవలలు చరిత్ర విజ్ఞానశాస్త్రం మరియు తత్వ శాస్త్ర సంబంధిత పుస్తకాలు చదవడం చాలా ఇష్టం నేను వీటికి సంబంధించిన పుస్తకాల మాత్రమే చదువుతాను